ప్రెసెంట్ మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలంటే ఎక్కువ మోస్ట్లీ అందరూ పెట్టేది ఏంటంటే ఒకటి బట్టలు షాప్లే ఎక్కువ పెడతారు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ ఏంటంటే బట్ట బట్టల షాపులు ఇదే ఫేమస్ బట్టలు షాపులు ఫేమస్ అవ్వడం ప్రతీ ఒక్కళ్ళు మన ఆంధ్రప్రదేశ్కొచ్చి అది కూడా బట్టలు కొనుక్కోవడం అలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల సో మన బట్టల షాప్లు ఇక్కడ మన ఆంధ్రాలో ఫేమస్ ఏంటంటే ఫస్టు బట్టలు షాప్లు అనే అంటారు వ్యాపారాలు వ్యాపారాలు పెరగాలన్నా లేపోతే లాస్ అవ్వాలన్న ఏదైనా సరే బట్టల షాప్లు ఇప్పుడు మనకి మనం మంచిది తీసుకొచ్చుకొని మంచి బ్రాండెడ్వి తీసికొనివస్తే ప్రతి ఒకళ్ళు మనకి నచ్చి ఆ బ్రాండ్ నచ్చి మనదగ్గరికి వస్తారు అదే మనం మంచి బ్రాండ్ తీసుకురాకుండా వేస్ట్ది తీసుకొస్తే వాళ్ళకి నచ్చకుండా వాళ్ళు డిస్సపాయింట్ అయ్యి వాళ్ళు ఫీల్ అయ్యి తక్కువ రేట్కి తీసుకుంటారు సో దాని తక్కువ రేట్కి తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మనకి లాసెస్ వస్తాయి సో మనకి ప్రాఫిట్ రావాలన్నా లాస్ రావాలన్నా ఏదన్నా సరే బట్టల షాప్లో ఎక్కువ అవకాశాలుంటాయి అలాగే ఇంకా ఏంటంటే ఫేమస్ ఏంటనంటే వ్యాపారాల్లో ముందున్నదైతే బట్టల షాపే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు కూడా దానికే ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను